నమస్కారం సురేష్ గారు అది ఇల్లు చూడమన్నాం కదండి రెంట్కి చూసారా నేను సింగిల్గా ఉంటాను కాబట్టి ఒక బెడ్రూమ్ అయితే సరిపోతుంది అది ఏంటో లోపలకా అగ్రిమెంట్ ఏమైనా రాయాలాండి ఇప్పుడు వారే తీసుకుంటే ఇప్పుడు మీరు చూసిన ఇల్లు బాగుంటుందాండి మొత్తం

మూడు వేల ఐదు వందలా ఆ పక్కన కూడా ఇంకొకరు ఉన్నారా మీటరు అనేది సపరేట్గా ఉన్నాయాండీ కలిపే ఉన్నాయా అంతా బాగుంటుంది కదండి చుట్టుపక్కల కంటిన్యుస్గా లోపలకి ప్రయాణం చెయ్యదండి దగ్గరలో బజార్లు ఇవన్నీ ఉంటాయి కదండీ ఆ ఇంటికి ఉందండి అన్నీ సౌకర్యాలు ఉంటాయి కదండీ ఓ పక్కన వాళ్ళు కూడా బాగానే ఉంటారు కదా అవునండి ఇల్లు మొత్తం బాగానే ఉందా పెయింట్లు ఇవన్నీ వేసి సీలింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఇంక ఎంత సరిపోతుందండి మరి రేటెంత రేటు ఇంక తగ్గరాండి మూడు వేలకి అలా ఏం మాట్లాడవచ్చును కదా

ఎప్పుడు రమ్మంటారండీ సరే అండి సరే రేపు పొద్దున్నే అయితే పది ఉదయం పదింటికి వస్తానండి ఇంటి దగ్గరే ఉంటారు కదా కమీషన్ మీకు ఇస్తానా అది మూడు వేలకి మాట్లాడితే కమీషన్ నీకు కుదురుతుంది మరి మూడు వేల ఐదు వందలంటే మరి మీకు అంత నేను ఇవ్వలేను కదా సరే సరేనండి సరే